హలో హలో హలో ఇది మీ దగ్గర సిక్స్త్ సెమిస్టర్ బుక్స్ ఉన్నాయండి ప్రైస్ ఎంత పడుతుందండి అవునా ఏంటి డిగ్రీవేనా అన్ని బీటెక్వి కూడా అన్ని అన్ని సెమిస్టర్వి దొరుకుతాయా నాకిప్పుడు సిక్స్త్ సెమిస్టర్వి కావాలి సార్ బీకాం కంప్యూటర్ అప్లికేషన్ది ఇంకా ఒక అట్లాస్ బుక్ ఇవ్వండి ఇంకొక జాగ్రఫీ బుక్ ఇవ్వండి ఇంకా ఏమేమి బుక్స్ ఉన్నాయి సార్ ఇట్లా నావల్స్ అవన్నీ ఉంటాయా

ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బుక్స్ కూడా ఉంటయా అంటే ఇప్పుడు రి నాకు ఏం డిస్కౌంట్ ఇట్లాంటివేమి ఉండవా సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా బల్క్ ఆఫ్ బుక్స్ కావాలి మా సిస్టర్కి కూడా తీసుకోవాలి మా తమ్మునికి కూడా తీసుకోవాలి వాళ్ళు స్కూల్లో ఉంటారు స్కూల్వి బుక్స్ కూడా దొరుకుతాయా ఆల్ ఇన్ వనా ఇంకా ఇట్లా మెడిసిన్స్ చదివేటోళ్ళు బుక్స్ కూడా దొరుకుతాయా సార్ అంటే మా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి కూడా రిఫర్ చేస్తాను

ఒకసారి చూడండి ఇప్పుడు సిక్స్త్ సెమిస్టర్ డిగ్రీవి బుక్స్ కావాలి ఇంకా లాంగ్వేజెస్ కూడా వాటితోపాటు ఇంగ్లీష్ ఒకటి తెలుగు లాంగ్వేజ్ ఇవ్వండి ఓకే సార్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయా సార్ మీ దాంట్లో మీ బుక్ షాప్లో అన్ని ఇవ్వండి అన్ని బుక్సూ ఓకే సార్ త్యాంక్ యూ త్యాంక్ యూ